నేను స్కూల్ బ్యాగులు బాగా కుడతాను స్కూల్ స్కూల్ యూనిఫామ్స్ కూడా కుడతాను నేను మా పక్క పక్కింటి వాళ్ళకి మా చెళ్ళోన్ల పిల్లలకి మా అన్న పిల్లలకి బాగా కుట్టిస్తాను యూనీఫామ్సు బాగా కుడతాను కానీ నాకే ఆర్డర్స్ లేవు లేకపోయినా కూడా మా పిల్లలకు కుట్టీ నేనే ఇస్తూ ఉంటాను బ్యాగ్స్ తయారు చేసి ఇస్తాను మళ్ళీ బ్యాగులు బాగా తయారు చేస్తాను ఏదన్నా ఆర్డరొస్తే బాగుండని ఎదురు చూస్తున్నా నేను ఏదన్నా ఆర్డరొస్తే కంపన్సరీ ఇంకా బాగా చేస్తాను మా ఇంటి పక్క పిల్లలందరికి మా అన్న పిల్లలకి మా చెల్లి పిల్లలకి ఇట్లా అందరికీ తయారు చేసి ఇస్తాను వాళ్ళు కొంచెం నాకు మనీ కూడా పే చేస్తారు ఆ మనీతో నేను చాలా సంతోషంగా ఉంటాను ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తే ఇంకా సంతోష పడతాను కదా దాని కోసానికని ఎదురుచూస్తున్నా వస్తే బాగా చేస్తాను